వ్యక్తిగత రుణం గృహ రుణం కార్ రుణం మొదలైన వాటి గురించి మాట్లాడితే ముందుగా వ్యక్తిగత రుణం ఈ వ్యక్తిగత రుణం అనేది చాలా స్వల్పకాలిక వాయిదాలు అది ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు నుంచి ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాల వరకు కూడా ఉంటుంది దీనికి ప్రస్తుతం ఉన్న టైం బట్టి వడ్డీ రేట్లు వచ్చేసి కొన్ని బ్యాంకులు రూపాయి కొన్ని బ్యాంకులు రూపాయి పావలా కొన్ని బ్యాంకులు రూపాయిన్నర కొన్ని బ్యాంకులు అయితే రెండు రూపాయలకు వరకు కూడా వసూలు చేస్తున్నాయి దీనికి సంబంధించి మనకి అంతకముందు క్రెడిబుల్టీ రేటు అనేది వాళ్ళు చూస్తారు మనకి క్రెడిట్ స్కోర్ చూసి మనకి ఈ వ్యక్తిగత రుణం అనేది మంజూరు చేయడానికి ఆస్కారం ఉంటుంది ఈ క్రెడిట్ వచ్చేసి మనకి రకరకాలగా అంటే వారి యొక్క జీతంను బట్టి మనకి ఇవ్వటానికి ఆస్కారం ఉంటుంది అలాగే ఇవే ఈ రుణాలు ఇచ్చేటప్పుడు మొత్తం ఈఎంఐలు వారి యొక్క జీతంలో సగం వరకు మాత్రమే కట్టయ్యేలాగా వీరు చూస్తారు అలాగే గృహ రుణం చూసుకున్నట్లయితే గృహ రుణం చూసుకున్నట్లయితే వారు ఉండే వారు కొన్న స్థలము రిజిస్ట్రేషన్కి సంబందించిందా లేదా అనేది మెయిన్గా వాళ్ళు వెరిఫై చేస్తారు అలాగే ఇది అంతకుముందు మార్టికేజ్లో కానీ వేరే వాటిలో కానీ ఏమన్నా ఉందా అనేది కూడా చూస్తారు గృహ రుణాలకు సంబంధించి వడ్డీ రేట్లు వచ్చేసి ఇప్పుడు చూసినట్లయితే కొన్ని బ్యాంకులు డెబ్భై పైసల నుంచి ఎనభై పైసలు తొంభై పైసలు వరకు రుణాలు ఇస్తున్నాయి అలాగే ఇరవై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల వరకు కట్టే వెసులుబాటు ఇస్తున్నాయి అలాగే కారు రుణం సంబంధించి వచ్చేసి వారి యొక్క జీతము వారి యొక్క తాహతును బట్టి ఈ కారు రుణాలు అనేవి కూడా మనకి మంజూరు చేస్తున్నాయి ఈ కారు రుణంకు వచ్చేసి వడ్డీలు రూపాయన్నర నుంచి రూపాయిపావలా రూపాయిన్నర రెండు రూపాయల వరకు వేస్తాయి అలాగే ఈ బ్యాంకులకు వడ్డీ వచ్చేసి అసలు ప్లస్ వడ్డీ కలిపి మనకి కొన్ని వాయిదాల్లో మనకి ఇస్తారు దాంట్లోనే ఆ వాయిదాల్లోనే మనకి వడ్డీ ఉంటుంది ప్లస్ అసలు కొంత ఉంటుంది వడ్డీ ఎక్కువ మొత్తంలో ఉంటుంది అలాగే ఈ రేటు అనేది వడ్డీ రేటు అనేది ఒక్కోసారి స్థిరంగా ఉండదు ఎందుకంటే రకరకాల అంశాలు ఆర్ బి ఐ ఇచ్చే గైడ్లైన్స్ ప్రకారము ఆ రెపో రేటు అవి వాటిని బట్టి ఈ యొక్క వడ్డీ రేట్లు కూడా మారుతూ ఉంటాయి ఇవి ఆర్ బి ఐ గైడ్లైన్స్ ప్రకారము ఈ వడ్డీ రేట్లనేది బ్యాంకులు నిర్ణయిస్తాయి రుణం పొందడానికి వారి యొక్క రెగ్యులర్గా బ్యాంక్ మన రెగ్యులర్గా బ్యాంకు వాళ్ళైతే ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయిస్ అయితే వారికి కళ్ళు మూసుకొని ఇచ్చే అవకాశం ఉంటుంది లేని వాటికి మాత్రము ఏదైనా వారి యొక్క ఫైనాన్షిష్ స్టేటస్సు ఎలా ఉంది చూస్తారు వాళ్ళ క్రెడిట్ స్కోరు ఎలా ఉంది చూసి ఇస్తారు అలాగే ఎవరైనా మామూలు చేసేవారికి ఒక ఇద్దరిని షూరిటీ పెట్టి రుణం ఇవ్వడానికి ఆస్కారం ఉంది వారికి హామీ ఇవ్వాలి ఇద్దరు